నమస్తే అండీ చెప్పండి ఏం కావాలి మేడమ్ అమ్మో యాభై లీటర్ల పాలేనా ఏమైనా విశేషమా అండీ అవునా యాభై లీటర్ల పాలు ఎందుకండి పెరుగు కోసమా అండీ అంటే పెరుగే కావాలంటే మేమూ తోడు పెట్టి ఇస్తామండి అవునా మేడమ్ ఎప్పటికి కావాలి మేడమ్ రెండ్రోజులకా సరే మ్యామ్ మా డెలీవరీ అబ్బాయిలతో పంపించమంటారా మేడమ్ లేకపోతే మీ వాళ్ళని ఎవరినైనా పంపిస్తారా మేడమ్ అదే ఫస్టు రకం కావలా మేడమ్ లేకపోతే రెండో రకం కావాలా మేడమ్ అంటే మొదటి రకమంటే నీళ్లు కలపకుండా ఇస్తాం మేడమ్ రెండో రకమంటే కొంచం నీళ్ళు కలిపే ఇస్తాం మేడమ్ రేట్లో తేడా ఉంటది ఇవేమో లీటర్ వచ్చి ఎనభై రూపాయిలు ఫస్టు రకమంటే అవైతే అరవై రూపాయిలు రెండో రకం అంటే మరి ఆర్డర్ చెప్తున్నారు కదా మేడమ్ అందుకని మేడమ్ మీరు ఎమౌంట్ని ఫస్టున కట్టాలి కదా మరి అడ్వాన్స్ ఏమైనా ఇస్తారేమోనని చెప్పి అయితే డబ్బులేమన్నా సరే మేడమ్ మంచిగానే ఉంటాయి మేడమ్ అలాగే మేడమ్ సరే మేడమ్ ధన్యవాదాలు మేడమ్